చెప్పండి చూశానండి ట్యాన్ ఉంది పింపుల్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి లేజర్ ట్రీట్మెంట్ అవన్నీ ఉన్నాయి వచ్చి చూపించుకోండి మీ స్కిన్ అవంతా అబ్సర్వ్ చేస్తే దాని బట్టి అమౌంట్ చెప్తామండి పోతుంది మీరు ట్రీట్మెంట్ చెయ్యించుకుంటూ ఉంటే కంటిన్యూస్గా పోతుంది డైలీ కాదు అలాగే మంత్లీ వన్సు ట్వయిస్ అలా ఉంటుంది మీరొకసారి హాస్పిటల్కి వచ్చి చెక్ చెయ్యించుకున్నారంటే చెకప్ చేసుకుంటే దాన్ని బట్టి ఏమి ఇష్యూ ఉందో వాటిని మీకిది స్టార్టింగ్ నుంచి వచ్చిందయితే కాదండీ మధ్యలో వచ్చింది పోతుంది మీరు ట్రీట్మెంట్ సరిగ్గా చెయ్యింకుంటే పోతుంది

పోతుంది పోతుందిక దానికి వాళ్ళు సెలెక్ట్ వైస్ అలాగే ఒకసారి మీరు హాస్పిటల్కి ఏదైనా సరే వచ్చి మా చూపించుకోండి ఒకసారి అది కూడా విత్ మీ స్కిన్ బట్టి ట్రీట్మెంట్ బట్టి చెప్పగలుగుతాము టక్కని చెప్పలేము కదా ఒక ఫైవ్ కే సెవెన్ కే అలా

ఓకే ఓకే ఓకే అండి ఓకే